నేను బాగా గర్వించదగిన విషయం ఏంటంటే ఆ విజయం దేని గురించి అంటే నేను స్కూల్ వయసులో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ అనేది ఆడేవాడిని ఒకానొక సమయాన్న స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది అప్పుడు మా టీమ్స్ ఆ లీగ్ స్టేజ్ అంతా బాగా ఆడి ఫైనల్స్కి చేరుకుంది కానీ ఫైనల్లో మా టీం సరిగ్గా ఆడలేక పోయింది ఆ సమయంలో మేము ఏం చేసామంటే మొదట ఉన్న గేమ్స్ అన్ని బాగా ఆడిన్నప్పటికీ ఆఖరి గేమ్ సరిగ్గా ఆడలేకపోయాం మొదటి హాఫ్ అయ్యే సరికి అవతల టీం బాగా లీడింగ్ ఉంది అప్పుడు మేము బ్రేక్ వచ్చిన సమయంలో మమ్మల్ని మేమే మోటివేట్ చేసుకున్నాం ఒకరికొకరు అనేక సలహాలు ఇచ్చుకుని రెండో హాఫ్లో ఎలా ప్రభావంతంగా పెర్ఫామ్ చేయగలమనేది కీలకమైన విషయాలు అన్నింటి గురించి చర్చించుకున్నాం ఆ తర్వాత హాఫ్ నుంచి చాలా బాగా ప్రభావంగా ఆడి మా గె టీంని గెలుపువైపు నడిపించాం ఇది నేను బాగా చెప్పుకోవలసిన విజయం పైగా ఆ విజయాన్ని నేను బాల్యం నుంచి ఇప్పటివరకు మర్చిపోలేని విజయంగా భావిస్తాను ఎందుకంటే దాంట్లో మా టీం ఎంతో కీలకపాత్ర పోషించి పైగా ఒకరిని ఒకలం బాగా అర్థం చేసుకొని ఏ సమయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఆడాలన్నదే మేము ఆ రోజే తెలుసుకున్నాం కాబట్టి ఆ విజయం మాకు ఎంతో మధురానుభూతిని కలిగించింది పైగా జీవితకాలమంతా గుర్తుండే విజయంగా నేను భావిస్తాను